వ్యవసాయం మెరుగుపరచడానికి అందరు కలిసి కట్టుకట్టుగా బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడము లోన్ తీసుకొని దానికి తగినంత వ్యవసాయం మీద పెట్టి ఏ పంట పండితే ఎంత లాభం వస్తుంది ఎంత మందికి ఉపయోగపడుతుంది పంట వల్ల అట్లా ఉపయోగించి దాని దానిపైన వచ్చే లాభాల్ని ఇంకొక పంట కోసం ఉపయోగించడము అలా చేయటము ఈ బ్యాంకులో తీసుకున్న లోన్లు కట్టుకుంటా ఉంటే మళ్ళీ ఎక్కువ పదివేలు లోన్ తీసుకుంటే దానికి పదివేలు కట్టి ఇంకోసారి ఇరవై వేలు ఇవ్వడం అట్లా జరుగుతుంది ప్రతి పంటకి తగు మాత్రం ఎక్కువ లేకుండా తగు మాత్రమే ఏమేమి చేస్తే ఎట్లఎట్ల జరుగుతుంది తెలుసుకోవడము అట్లాంటి వ్యవసాయం ఇవే ఈ పంట వేస్తే ఈ పంట వలన ఎంతమందికి లాభము ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇది ఇట్లా పనికిరానివి వేయకుండా ఈ పొగాకు ఇట్లాంటివి కాకుండా మనం తినడానికి తి ఇలాంటి వాటికోసం సంబందించిన ఆ పంటలు వేయడము అలాంటి వేస్తే వ్యవసాయం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది మెరుగుపరచడానికి కొత్త కొత్త కొత్త కొత్త పరికరాలు కొత్త కొత్త సలహాలు తీసుకోవడం దాన్ని ఎటువంటి దారిలో వెళితే ఎంత ఎంత తొందరగా పంట పండి చేతికి వస్తుంది ఏ దారిలో వెళితే మంచి రాబడి వస్తుంది ఎటువంటి వేస్తే మంచి పంట చేతికొస్తుంది ఇలాంటివన్నీ తెలుసుకోవడము ఈ పథకాలు ఈ గవ్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు అన్నిటిని దాన్ని బట్టి తీసుకొని దాని ప్రకారం చేయడము ఎట్లాంటివైనా మనకి ఉపయోగపడే వాటివే తీసుకోవాలి